అరే రాజేష్ నేను ఈ మధ్యలో కొత్త అపార్ట్మెంట్లోకి మారాను మరి నా పాన్కార్డ్లోనే నా చిరునామా వివరాలను ఎలా అప్డేట్ చేయాలో కొంచెం నన్ను గైడ్ చేస్తావా నీ సలహాలు నేను పాటించాలి అనుకుంటున్నాను నా యొక్క పాన్కార్డ్లో చిరునామా వివరాలు అప్డేట్ చెయడానికి నా దగ్గర కావల్సినటువంటి ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మెమో ఆ ఒక ఫోటో కూడా నా దగ్గర ఉన్నాయిరా దయచేసి నన్ను కొంచెం గైడ్ చేస్తావా ఎలా దాన్ని మరి మనము ఆ చిరునామాని అప్డేట్ చేయాలి ఎలా మరల దాన్ని పొందుకోవాలి అనే వివరాల్ని కొంచెం నన్ను గైడ్ చేస్తావారా